భారతదేశ స్వాతంత్రం అనగానే మనకు గుర్తుకొచ్చే మొఖాలైన పేరులైనా గాంధీజీ ఇంకా భగత్ సింగ్

మొత్తం కరెక్ట్గా మొత్తం ఏ హింస బ్లడ్ ఇట్లా ఏమంటకుండా స్వాతంత్రం తీసుకురావాలనుకున్నాడు ఇంకా భగత్ సింగ్ని చూస్తే మొత్తం వాయిలెన్సే వాయిలన్స్ అంటే ఇప్పుడు వాళ్లు కొడితే మనం కూడా కొట్టాలి వాళ్ళు బాంబేస్తే మనం కూడా బాంబ్ వేయాలి అన్నట్టు ఉండేవాడు అంటే వాళ్ళు ఒక దెబ్బ కొడితే మనం కూడా రెండు దెబ్బలు కొట్టాలి అనే వాడు ఉండేవాడు కానీ గాంధీ అలా ఉండేవాడు కాదు గాందీ ఏందంటే ఒక చెంప ఒక చెంప పైన కొడితే ఇంకో చెంప చూపించే వాడట అలాంటి మైండ్ సెట్ ఉన్నవాడు గాంధీ గాంధీ వలనే మన స్వాతంత్రం వచ్చింది ఎందుకంటే అతని వేసిన అడుగులు మాత్రం చాలా గొప్పవి అలా అని భగత్ సింగ్ కూడా అంత ఏం చేయాల అని కాదు భగత్ సింగ్ కూడా చాలా కష్టపడ్డాడు చాలామంది బ్రిటిష్ వాళ్ళని చంపాడు భగత్ సింగ్ గాంధీయే కాకుండా ఒక దేశభక్తుడు ఉండేవాడట ఆ దేశం కోసం మన స్వాతంత్రం కోసం పోరాటానికి చాలా అంటే ఒక వారియర్ అంట ఆయన ఒక అంటే చాలామంది ఒకసారి బ్రిటిష్ వాళ్ళు అంట ఒక ప్లేస్లో అటాక్ చేసిరంట అటాక్ చేస్తే మిలిటరీ అంటే కొందరు పోగేసుకుని మనషులై ఇక వెపన్స్ ఉండెనంట అందరు చనిపోయినారంట అయితే ఆ ఒక్క వారియరే ఉండెనంట ఆ ఒక్క వారియరు ఇగ ఉన్న గన్స్ తోటి మొత్తము అంటే అందర్నీ ఇక వాళ్ళదరినీ బయోట్పించిందంట అంటే చాలామంది చనిపోయారు ఒక ట్వంటీ మెంబర్సు ఇట్లా ఉండెనంట వాళ్ళ గ్రూపుల అయితే పంతొమ్మిది మంది చనిపోవంగానే ఇగ బ్రిటిష్ వాళ్ళందరూ అయిపోయినరేమో అనుకుని ముందట వస్తుంటే ఇక ఒక్క ఆయననే చాల మందిని ఒక హండ్రెడ్ మెంబర్స్ ఇట్ల చంపిండంట ఇగ ఆయన దగ్గర గన్స్ బుల్లెట్స్ అన్నీ అయిపోయినాయి ఇక ఏం చేయాలో ఏమో తెలియక ఇక అతని అంటే తనకి తాను కాల్చుకొని చచ్చిపోయిండు ఇక ఇక వాళ్ల చేతుల్లో ఏమ్ జావాలే మన భారత దేశంలో ఉన్నాం కదా బ్రిటిష్ వాని చేతుల్లో ఏమ్ చావాలిలే అని చెప్పి ఒక భారతుని చేతుల్లోనే చచ్చిపోవాలని చెప్పి అతని కతనే గోలి కొట్టుకుని చచ్చిపోయిండు అంట ఇక గన్ తోటే తుపాకి తోటే కొట్టుకొని చనిపోయిండంట ఈ స్టోరీ వినగానే నాకైతే గూజ్బంప్స్ అంతే వచ్చినయనమాట ఇంకా దాని తర్వాత భగత్ సింగ్ వి కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది భగత్ సింగ్ ఇంకా అతని తోటి ఇంకా ఇద్దరు ఉంటారు సూపర్ ఉంటుంది అసలుకి వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు కూడా చాలా చేశారు ఇంకా వాళ్ళు ఎవరినో పోలీసునో ఎవరిరో చంపుతే అయితే జైలుకి వెళ్తారనమాట భగత్ సింగ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ జైలుకేళ్తే వాళ్ళకి ఆ ఫుడ్డు ఒకటే సారి పెడతారు ఇక ఫుడ్డు ఒకటే సారి పెడితే ఇగ జైల్లో కూడా మనము అట్లా బ్రిటిష్ వాళ్ళకే అట్లా ఉండద్దు కదా రూల్స్ రూల్స్ కరెక్ట్ పెట్టాలనిచెప్పి ఇక జైల్లో కూడా అంటే ఇగ ఉద్యమం చేసిండు అనమాట ఎవరు తినొద్దు అని చెప్పి అంటే ఎవరూ తినొద్దు అని చెప్పి కొన్ని రోజుల వరకు చేసినారంట మొత్తం అందరిని పోగేసుకొని జైల్లో ఉన్న అందరు ఖైదీలు అసలు వాళ్ళు ఖైదీలే కాదు నార్మల్ పీపులు ఈ బ్రిటిష్ వాళ్ళు ఏందంటే మోసం చేసి ఇక అందరూ మన దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడే వాళ్ళందరినీ జైల్లో వేసేవారట అదే జైల్లో భగత్ సింగ్ ని వేయంగనే భగత్ సింగ్ వాళ్ళందర్నీ వాళ్ళందర్నీ లీడర్ లాగా అంటే లీడర్ లాగా ప్లేస్ తీసుకుని వాళ్ళ అందరిని ఇలా సైన్యం చేసుకోండు సైన్యం చేసుకొని అందర్నీ ఒక మాట పైనుంచి అందరిని ఉపవాసం చేయించిండ్ అనమాట ఒక ఉద్యమం చేపించిండ్ ఇక కొన్ని ఒక టెన్ టెన్ డేస్ లా లెవెన్ డేస్ టువాల్ డేస్ ఇట్ల కాగానే దాని తర్వాత ప్రతి ఒక్కరికి ఆకలి స్టార్ట్ అయిపోయింది ఇక బ్రిటిష్ వాళ్ళు కూడా భయపడ్డరు ఇక వీళ్ళు ఇట్ల చేస్తే ఎట్ల అని చెప్పి ఇక వాళ్ళు ఒక ప్ల్యాన్ వేసారనమాట ఇక వీళ్లంతా వీళ్ళ ఉద్యమం ఇది వేస్ట్ కావాలంటే ఇక పాలు నీళ్ళ బదులు పాలు పెట్టిరంట నీళ్ళ బదులు పాలు పెడితే మళ్ళా భగత్ సింగ్ కర్దమయిపోయింది పాలు తాగితే ఇక ఉపవాసం ఇదంతా చేయడం ఇన్ని రోజులు తినకపోవడం అంత వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇక పాలు కూడా ఏం తాగలే అంట వదిలేసినారు అంట పాలను కూడా ఇక ఏం తాగలే ఇక దాని తర్వాత ఇగ బ్రిటిష్ మెయిన్ హెడ్ ఉంటాడు కదా ఈయనకు అర్థమైపోయింది సరే ఇది ఒక్కసారి ఇది ఇచ్చేసేద్దాం ఫుడ్డు అని చెప్పి ఇగ మూడు పూటల ఇక రోటీ ఇట్లా మంచి ఫుడ్డు ప్రొవైడ్ చేసిండ్ ఇక వాళ్ళకి అందరి ఖైదీలకి ఇక దాని తర్వాత మళ్ళి భగత్ సింగ్ని హ్యాంగ్ చేద్దామని ఉంటుంది ఇగ హ్యాంగ్ చేద్దాం అనుకుంటారు ఇక అతను హ్యాంగింగ్ చేసేటప్పుడు కూడా మంచి మంచి పాటలు పాడుతారు ఆ పాటలు వింటేనైతే గూజ్బంప్స్ వస్తాయి నాకైతే చాలా ఇన్స్పైరింగ్ ఎవరు ఉంటారు దేశభక్తులు దేశం కోసం కొట్లాడిన వారు అంటే నేనైతే భగత్ సింగే అంట